మేము ఉదయాన్నే ధ్యాన ప్రాణాయామం ఊపిరి తీసుకునే వ్యాయామాలు కూడా చేస్తాను కళ్ళు మూసుకొని శ్రద్ధతో ఒకే ము ఒక ముక్కు హోల్ మూసేసి ఇంకో ముక్కుతో గాలి పీల్చుకుంటూ ధ్యాసలో ఉంటాను యోగా అభ్యాసంలో ముఖ్యమైనది ఆరోగ్యానికి సంబంధించిన ఈ యోగా ఇది చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది